యోగా కేవలం ఒక రకమైన వ్యా వ్యాయామం మాత్రమేనా లేకపోతే ఇంకా దానికి మించినదా యోగ కేవలం వ్యాయామం మాత్రమే అనుకుంటే కాదు యోగ చేయడంతో మన ఎముకలు బలంగా అవ్వచ్చు ఇంకా గుండె సమస్య నుండి కూడా దూరం చేస్తుంది దానికి మించింది అంటే యోగా చేయడంతో మానసికంగా కూడా మనము స్టేబుల్గా ఉంచుకోవచ్చు మానసిక మానసిక వ్యాధులతో కానీ ఏదన్నా ఉంటే కూడా మనము అంటే మనకి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైనా లేదా రాత్రి పూట నిద్ర పట్టకపోయినా యోగా యోగా చేయ యోగా చేయడంతో ఇవన్నీ దూరం అవుతాయని నేను భావిస్తున్నాను యోగా ద్వారా మనకి చాలా ప్రయోగాలు ఉన్నాయి ఈ ఈ మధ్య చూసుకుంటే అందరూ యోగా అందరూ మెజారిటీ అందరు యోగానే చేస్తున్నారు ఇంకా యోగా ద్వారా శరీరం శరీరం కూడా స్టేబుల్గా ఉండ ఉంచుకోవచ్చు మనసును రిలాక్స్ చేసుకోవచ్చు అండ్ నిద్రపోవడానికి యోగా సాయం చేస్తుంది రోజంతా కష్టపడి వచ్చి మార్నింగ్ ఉదయం పూట యోగా చేస్తే మంచిదని నేననుకుంటున్నాను ఈవినింగ్ కంటే కూడా మనకి శారీరక బలాన్ని ఇస్తుంది ఎముకలు ఫిట్గా ఉంటాయి యోగా చేయడంతో ఈమధ్య చూసుకుంటే అందరూ జిమ్ కంటే యోగానే చేస్తున్నారు యోగా బెటర్ ఆప్షన్ జిమ్ కన్నా మనకి రిలాక్సేషన్ అం రిలాక్సేషన్ వస్తుంది ఇంకా మెడిటేషన్ లాగా కూడా ఉపయోగపడుతుంది యోగా అనేది మనకి అండ్ చూసుకుంటే యోగా ఇన్స్టిట్యూషన్స్ కూడా ఎక్కువగా పెరిగిపోతున్నాయి మనం చూసుకుంటే నేను ముందు మ ముందు చెప్పిన పేర్లలో కూడా నాకు ఎక్కువగా అప్పట్లో అయితే స్వామి వివేకానంద స్వామి శివానంద శివానంద స్ శివనంద గారు ప్రారంభించారు యోగా టీచర్లాగా తర్వాత మళ్ళీ బాగా రాందేవ్ గారు సద్గురు గారు ఇలా చాలామంది యోగా యోగా గురించి చాలా ప్రయోజనాలు ఏంటివి అని చెప్పారు వ్యాయామం మాత్రమే కాదు యోగా అనేది ఇంకా దానికంటే చాలా ఉన్నాయి మనసుని రిలా రిలాక్సన్గా ఉంచుకోవచ్చు ఇంకా మనకి శరీరం కంటే కూడా మనం ఇంపార్టెంట్ కాబట్టి ట్రెస్ స్ట్రెస్ లెవెల్స్ పెరిగినప్పుడు కాని లేదా ఇంకేమైనా జరిగినప్పుడు కానీ యోగా అనేది మనకి చాలా సహాయపడుతుంది ఇంకా యో యోగా చేయడం బెటర్ చాలా చాలా చాలా మంచిది జిమ్ కంటే కూడా ఇప్పట్లో చూస్తే అందరూ చిన్నపిల్లలు కూడా యోగా క్లా బడిలల్లో కూడా యోగా యోగా క్లాసెస్ పెట్టాలి సో దట్ అందరికీ తెలుస్తుంది యోగా గురించి ఏంటిది దాన్ని చేయడం వల్ల ఏమవుతుంది ఏం లేదు అని జస్ట్ వ్యాయామం కాదు దాని ప్రయోజనాలు ఏంటి దానివల్ల ఏం జరుగుతుంది అని యోగా అనేది జ బలం మరియు వ్యవస్థను అభివృద్ధి చేస్తుంది అని నేను అనుకుంటున్నాను ఇంకా ఇంకా మన నరాలను ఉపశనం చేస్తుంది నరాలు గట్టిగా అవ్వకుండా గట్టిగా అవ్వకుండా రిలాక్సేషన్ రిలాక్సేషన్ కోసం ఉంటుందని నేను అనుకుంటున్నాను ఇంకా మనసుని ప్రశాంతంగా ప్రశాంతను ఇస్తుంది యోగా కేవలం రకమైన వ్యాయామం అయితే కాదు